డ్రైవర్ రేటింగ్ చూడడానికి మరియు నా స్నేహితుని అడగడానికి ఇప్పుడు మనం ఓలా ఉబర్లో డ్రైవర్ యొక్క రేటింగ్ ఎలా చూడాలి మరియు ఆ రేటింగ్ ఎలా ఇస్తారు ఎవరెవరు ఇస్తారు అలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఒక డ్రైవర్ యొక్క పద్ధతిని బట్టి మనం రేటింగ్ ఇస్తామా లేకపోతే కష్టమర్ తనకు నచ్చినట్టు రేటింగ్ ఇవ్వవచ్చా ఒకవేళ రేటింగ్ తప్పుగా ఇస్తే దాన్ని ఎలా మార్చవచ్చు డ్రైవర్కి ఈ రేటింగ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి మరియు ఈ రేటింగ్ బాగున్న డ్రైవర్లు మాత్రమే అది కస్టమర్ని దింపడానికి పంపిస్తారా లేకపోతే అందరూ డ్రైవర్ని పంపిస్తారా ఇప్పుడు రేటింగ్ ఎక్కువ ఉన్న కస్టమర్కి ఎక్కువ అమౌంట్ పే చేయాలా ఇలా అసలు రేటింగ్ ఎలా చూడాలి అసలు రేటింగ్ ఎలా ఇస్తారు అది ఇవ్వడానికి ఎలా ప్రామాణికాలు ఏమిటి కారణాలు ఏమిటి అసలు ఈ రేటింగ్ ఎలా చూడాలి నేను ప్రయాణిస్తున్న ఓలా ఉబర్ యొక్క రేటింగ్ మరియు ఫీడ్బ్యాక్ని ఎలా తీసుకోవాలి దాని యొక్క పరిణామాలు ఏంటివి ఇలా ఎందుకు ఉంటాయి వాటిని ఎవరెవరు ఇస్తారు ఇచ్చినా ఒకవేళ రేటింగ్ తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవచ్చా పెంచు ఎలా పెంచుకోవాలి